నేను తెలుగులోని తెలంగాణ ప్రాంతీయ మాండలికాలను నేర్చుకున్నాను తెలుగు మాండలికలు వైవిధ్యభరితంగా ఉంటాయి మూడు ప్రధాన ప్రాంతీయ వైవిధ్యాలు ఉన్నాయి తెలంగాణ కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన శబ్ద లక్షణాలు మరియు పదజాలంతో తెలుగు మాండలికను మరింత వివరంగా ఇక్కడ చూడండి ప్రాంతీయ మాండలికాలు తెలంగాణ హైదరాబాద్ వరంగల్ మరియు కరీంనగర్తో సహా తెలంగాణ ప్రాంతంలో మాట్లాడే దీనికి ఉర్దూ మరియు ఇతర భాషల ప్రభావితమైన విభిన్న ఉచ్చరణలు మరియు పదజాలాలు ఉన్నాయి కోస్తాంధ్ర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో మాట్లాడే ఇది ఆధునిక ప్రణాళిక తెలుగు ఆధారం రాయలసీమ ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాలో మాట్లాడతారు సామాజిక మండలికాలు ప్రాంతీయ మాండలికాలతో పాటు విద్య తరగతి మరియు కులం ఆధారంగా అభివృద్ధి చెందిన సామాజిక మండలికాలు కూడా ఉన్నాయి